పర్యావరణంపై అవగాహన పెంచుకోవడానికి నేను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నాను రోడ్డుకి ఇరవైపులా చెట్లు నాటాలనుకుంటున్నాను మా ఇంటి దగ్గర వచ్చేసి ఖాళీ స్థలంలో చెట్లు నాటాలనుకుంటున్నాను చెట్లకు ప్రతిరోజు వచ్చేసి నీళ్ళు పోయాలనుకుంటున్నాను ప్లాస్టిక్ కవర్స్ అటువంటివి బయట పడేయకుండా డస్ట్బిన్లో వెయాలనుకుంటున్నాను కవర్స్లు ప్లాస్టిక్ కవర్స్ భూమిలోకి వెళ్తే చెట్లకి చాలా ప్రమాదకరంగా ఉంటుంది చెట్లు పెరగలేవు